హలో నమస్తే అండీ నా పేరు స్వప్న నిన్న మీ ఆర్కే ట్రావెల్స్ నించి ట్యాక్సీ బుక్ చేసుకున్నాను పుత్తూరు స్వామి స్ట్రీట్ పికప్ నుంచి రైల్వే స్టేషన్కి డ్రాప్ అనమాట నేను సెవెన్ ఓ క్లాక్ రమ్మన్నాను ఆయనొచ్చారు ఏడు గంటలకొచ్చారు ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే నిన్న ఎక్కేసాము బయలుదేరి వెళ్తున్నాము ఇదీ కరోనా టైం కదండీ నేనూ కరోనా టైంలో అందరూ మాస్క్ వేసుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నేను ఎక్కేటప్పుడు మీ డ్రైవరు నాకు శానిటైజర్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పుండాలి సరే అది చేయలేదు ఓకే సరే ఎక్కి కూర్చున్నాను నేనే శానిటైజ్ చేసుకున్నాను సీట్లయితే చూస్తే చాలా అధ్వానంగా ఉందండి నీట్నెస్ లేదు జిడ్డు జిడ్డుగా ఉంది కింద సీట్ కింద మొత్తం పేపర్లున్నాయి తర్వాత వచ్చేసి ప్యా చిప్స్ ప్యాకెట్లు అన్నీ కవర్లన్నీ ఉన్నాయ్ చాలా ఏదేదో సీట్ అంతా చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నదండి నేను నా దగ్గర ఉన్న శానిటైజర్ వచ్చి స్ప్రే చేసి నా నా దగ్గర ఉన్న టిష్యూతో తుడిచేసి కూర్చున్నాను ఒకే వెళ్తున్నాం కదా డ్రైవర్ కనీసం మాస్క్ కూడా వేసుకోలేదండి ఈ కరోనా టైంలో మాస్క్ వేసుకోకుండా ఎలాగండి ఇన్ఫెక్షన్స్ అయితే ఏమన్నా అయితే మేం మీరు బాధ్యత తీసుకుంటారా చెప్పండి నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదండి లాస్ట్ మంత్ కూడా మీ ట్రావెల్స్ నించి నేను బుక్ చేసుకున్నాను ట్యాక్సీ డ్రాపు బస్టాండ్కి వెళ్ళున్నాను అప్పుడు కూడా వచ్చిన డ్రైవరు శానిటైజ్ చేశారు నాకు ఎక్కే ముందు తర్వాత ఆయన మాస్క్ వేస్కొనే ఉన్నాడు ట్రావెల్ మొత్తం మాస్క్ వేసుకొని ఉన్నారు తర్వాత వచ్చేసి వెళ్లే ముందు కూడా శానిటైజ్ చేసే నా దగ్గర నించి డబ్బులు తీసుకున్నారు కానీ ఈసారి వచ్చిన వ్యక్తి వచ్చేసి కనీసం మాస్క్ వేసుకోలేదు శానిటైజ్ చేయలేదు సీట్లయితే చాలా అధ్వానంగా నీటినెస్ లేదు చాలా అశుభ్రంగా ఉందండి మొత్తము అసలు సీట్లు బాగాలేదు ఆయన శానిటైజ్ చేయలేదు తర్వాత మాస్క్ మెయిన్ మాస్క్ వేసుకోవాలండి చెప్తున్నారు కదా మాస్క్ వేసుకోకపోతే ఫైన్ వేస్తారని కూడా నేను మీ మీ కారులో వెళ్లినంత ట్రావెల్ టైంలో అంతా భయపడుతూ ఉన్న ఎక్కడ పోలీసులు ఆపేసి ఫైన్ ఏమైనా వేస్తారేమో అని చెప్పేసి దయచేసి మీ డ్రైవర్ని పిలిచి నిన్న నన్ను తీసుకెళ్లిన డ్రైవర్ పేరు వచ్చేసి రమేష్ అండి దయచేసి తనని పిలిచి మీరు మాట్లాడండి ఇలాగా ఇన్ఫెక్షన్స్ అవుతాయి కరోనా టైంలో కరోనా వచ్చిందంటే మాస్క్ వేసుకోకుండా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి నేను వేసుకుం నేను వేసుకుంటాను ఓకే ఇతరులు నాతో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మాస్క్ వేసుకుంటేనే కదా నేను భద్రతగా ఉండగలను

ప్యాసింజర్ ఎక్కే ముందు శానిటైజ్ చేసి సీట్లన్నీ శుభ్రపరిచి నాకు తెలిసి సీట్లు కూడా శానిటైజ్ చేసి మీరు ఇంకొక ఇంకో ప్యాసింజర్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది ఇంకొకరిని పికప్ చేసుకునే ముందు కార్ని కొంచము శానిటైజ్ చేసి ఎక్కే కస్టమర్ని కూడా శానిటైజ్ చేపిచ్చి మాస్క్ విఅర్ చేసుకోమను డబుల్ ప్రొటెక్షన్ మాస్క్ వేసుకోవాలండి ఇప్పుడు కేసెస్ ఎన్ని వచ్చున్నాయ్ చూస్తున్నారు కదా మీరు మన స్టేట్లో చాలా కేసులు నమోదు అయినాయి పాస్ట్ టు డేస్ టు డేస్లో వచ్చేసి దయచేసి మీ డ్రైవర్స్ని పిలిచి మాట్లాడండి ఇలాగా శానిటైజ్ చేసుకోమని చెప్పండి మాస్క్ వేస్కోమని చెప్పండి కార్ని కొంచెం శుభ్రంగా ఉంచుకోమని చెప్పండి వచ్చే కస్టమర్ని కొంచెం వాళ్ళు చెప్పేది విని భావ్యంగా నడుచుకోమని చెప్పండి ఇది మీకు ఫిర్యాదు చేద్దామనే కాల్ చేశాను దయచేసి ఇలాంటి ప్రోటోకాల్స్ తీసుకోండి ఎవరికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి థ్యాంక్స్ అండి